హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఐ ఐస్ క్రీమ్ షాపా ఎక్కడ సార్ షాప్ నల్గొండ నల్గొండలో ఎక్కడ సార్ ఓకే మన దగ్గర ఫ్లేవర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ ఓకే ముఖ్యంగా వెనీలా ఉందా సార్ వెనీలా పోలార్ బేర్ ఐస్ క్రీమ్స్ ఓకే రెండింటిలో ఏది బెస్ట్ ఉంటుంది సార్ ఓకే వాటి రేట్స్ చెప్పగలుగుతారా సార్ మీరు ఓకే సార్ మ్యారేజ్స్కి కూడా మీరు ఆర్డర్ ఇది ఇస్తే చేస్తారా సార్ మ్యారేజ్స్కి కానివ్వండి ఫంక్షన్స్కి కానివ్వండి ఓకే వాటి రేట్లు ఒకవేళ చెప్పగలుగుతారా సార్ మీరు ఫోన్లో ఓకే ఓకే షాప్లో ఎక్కువ ఫేమస్ ఐస్ క్రీమ్ ఏది సార్ మీ దగ్గర ఓకే పిల్లలు పిల్లలు ఎక్కువ ఏది తింటారు సార్ మీ దగ్గర పిల్లలు ఏది టేస్ట్కి ఏది టేస్ట్కి అడిక్ట్ అవుతుంటారు కదా పిల్లలు ఐస్ క్రీమ్కి సో మీ షాప్లో ఎక్కువ ఏది సేల్ అవుతుంది చిల్డ్రన్స్కి ఓకే మ్యాంగో ఫ్లేవర్ ప్లస్ బట్టర్స్కాచ్ ఫ్లేవర్స్ ఉన్నాయా మీ దగ్గర సార్ మాకు బట్టర్స్కాచ్ ఫ్లేవర్ సపరేటుగా బల్క్లో కావాలి వాటి రేట్ చెప్పగలుగుతారా మీరు అవును సార్ బట్టర్స్కాచ్ బట్టర్స్కాచ్ ఒకటి సార్

ఓకే ఓకే షాప్కు వచ్చి విజిట్ అవుతాం సార్ థ్యాంక్ యూ సార్